ఇంట్లో ఎవరైనా ఉన్నారా మీకు హౌస్ కీపింగ్ హౌస్కి హౌస్ కీపింగ్ కావాలి అని పేపర్లో వేశారు ఆ యాడ్ చూసి నేను వచ్చాను నా పేరు సంధ్య నేను మీ ఇంట్లో ఇంటి పని అలాగే వంట పని చేస్తాను నాకు మీ ఇంట్లో పని కావాలి నేను శాలరీ అయితే ఏడు వేలు ఇస్తారనుకుంటున్నాను అవునా మీ ఒక్క ఇంటిలో పని చేస్తే వచ్చే జీతం మాకు సరిపోదు కదా కాబట్టి ఆ పక్కన ఉన్న ఇండ్లలో కూడా ఇంటి పని కూడా చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ అదే పనికి ఎప్పటి నుండి రావాలి ఓకే సార్ ఇంటి పని మొత్తం చేసేస్తాను జీతం కూడా తొందరగా పెంచండి మీరిచ్చిన ఏడు వేలతో సరిపోదు కదా కాబట్టి జీతం కూడా పెంచండి అలాగే ఓకే ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇండ్లలో పనివాళ్ళు లేకపోతే నన్ను పిలవండి శాలరీ కూడా వాళ్ళకి చెప్పండి ఇలా ఇస్తున్నాము అనేసి ఓకే థ్యాంక్ యూ